భారతదేశం తన సంస్కృతి సంగీతం మరియు నృత్యం కోసం ప్రసిద్ది చెందినది భారతదేశంలో అనేక రకాల నృత్య శైలులు ఉన్నాయి ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధమైన నృత్య శైలులు ఉన్నాయి అవి భరతనాట్యం భరతనాట్యం అనేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక శాస్త్రీయ నృత్యం ఇది కథనం స్వభావం మరియు భావోద్వేగాలను తెలియచేయడానికి ప్రసిద్ది చెందినది అలాగే కూచిపూడి నృత్యం కూచిపూడి నృత్యం అనేది కర్ణాటక రాష్ట్రానికి చెందినది మరొక శాస్త్రీయ నృత్యం ఇది దేవతలను మరియు దైవాలను స్తుతించడానికి ఉపయోగించే ఒక భక్తి నృత్యం అలాగే ఒడీశా నృత్యం ఒడీశా నృత్యం అనేది ఒడీశా రాష్ట్రానికి చెందిన ఒక శాస్త్రీయ నృత్యం ఇది దేవతలను మరియు దైవాలను స్తుతించడానికి ఉపయోగించే ఒక భక్తి గల నృత్యం మోహినాట్యం మోహినీయాట్టం అనేది కేరళా రాష్ట్రానికి చెందిన ఒక శాస్త్రీయ నృత్యం ఇది ఒక దేవతా అయిన మోహినీని స్తుతించడానికి ఉపయోగించే ఒక భక్తి నృత్యం అలాగే సత్య నాటకం సత్య నాటకం అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక శాస్త్రీయమైనటువంటి నృత్యం ఇది హిందూ మతం యొక్క పురాణాలను చెప్పడానికి ఉపయోగించే ఒక కథన నృత్యం భారతదేశంలో అనేక ఇతర ప్రసిద్ద నృత్యశైలులు కూడా ఉన్నాయి ఒకటి కథక్ ఉత్తర భారతదేశానికి చెందిన ఒక శాస్త్రియ నృత్యం రెండు కథాకళీ కేరళా రాష్ట్రానికి చెందిన ఒక శాస్త్రీయ నృత్యం అలాగే మూడవది బాలీవుడ్ నృత్యం భారతదేశ సినిమాల్లో కనిపించే ఒక ఆధునిక నృత్యం భారతదేశంలోని కొంతమంది ప్రసిద్ధ నృత్యకారులు కూడా ఉన్నారు మోహినీ అర్జునన్ భరతనాట్యంలో ప్రసిద్ది చెందిన నృత్యకారిణి అలాగే వైజయంతి మాలియక్కార్ కూచిపూడి నృత్యంలో ప్రసిద్ది చెందినది ఈవిడ